మేడం నా పేరు రవికిరణ్ నేను నిజామాబాద్లో ఉంటాను నాది ఈ మధ్యనే మొన్న డిగ్రీ డ్ కంప్లీట్ అయ్యింది ఐటీ కోర్సెస్ గురించి ఎంక్వయిరీ చేస్తున్నాను మీ దగ్గర ఐటీ కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా మేడం ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి అండి ప్రస్తుతానికి ఎన్ని ఎంతకాలం కోర్స్ అండి దీనికి సంబంధించిన ఫీజు వివరాాల ఏమన్నా తెలుపుగలరా మా కోసం మాకు ఇది కేవలం ఆన్లైన్ మాత్రమే ఉందా లేకపోతే ఆఫ్లైన్ కూడా రావాలా మేడం ఓకే మేడం నేను మా ఇంట్లో ఒకసారి మా అమ్మా నాన్నలతో కనుక్కొని మా అమ్మా నాన్న వాళ్లతో కనుక్కొని ఒకసారి నేను మళ్ళీ మీకు ఒక పదిహేను రోజుల వ్యవధి తర్వాత నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను అంతకుముందు మీరు ఏమన్నా మీ కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే నాకు ఇమెయిల్ కానీ వాట్సాప్ చేస్తే నేను ఒకసారి చెక్ చేసుకుంటాను ఓకే మేడమ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు